మా హిందూమతంలో మాకున్న దేవుళ్ళల్లో వినాయకుడు ముఖ్యం ఫస్ట్ వినాయకున్ని గౌరవిస్తాము తర్వాత ఈశ్వరుడు ఆయన తండ్రి అయిన ఈశ్వరున్ని వాళ్ళ తల్లాయిన దుర్గా దేవిని వాళ్ళ అన్నతమ్ముడైన సుబ్రహ్మణ్యస్వామిని గౌరవిస్తాం ఆ కుటుంబంలో అందరిని గౌరవిస్తాము తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తాము వినాయక చవితికి సంబంధించి ఆ వినాయకుడు పండుగ చేసుకుంటే మట్టి బొమ్మల్ని తీసుకొచ్చుకోని పొద్దున్నే లేచి మట్టి బొమ్మల్ని తెచ్చుకొని తల స్నానం చేసి ఆయనకి నైవేద్యాలు తయారు చేసుకుంటాము కుడుములు ఉండ్రాళ్ళు బొబ్బట్లు గారెలు పులిహోరా పాయసము అన్నీ చేసుకుంటాము అవన్నీ చేసుకోని వినాయకుడుగా నైవేద్యం పెడతాము వినాయకుడు అయిపోయినాక వాళ్ళ తండ్రికి వినాయకుడు తండ్రికి వినాయకుడు తండ్రి ఈశ్వరుడు ఈశ్వరునికి ఆయనకి తెల్లగా ఉన్న అక్షంతలతో ఆయనకు పూజ చేసుకుంటాము ఆయన ఆశీస్సులు పొందుతాము తర్వాత దుర్గాదేవిని దుర్గాదేవిని గౌరవిస్తాము విజయవాడ దుర్గమ్మ గుడికెళ్తాము దుర్గమ్మ గుడికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకుంటాము ఆమెను దర్శనం చేసుకోని మళ్ళీ వచ్చి ఈయన మళ్ళికార్జున దగ్గెరి కెళ్తాము శ్రీశైలం శ్రీశైలం మళ్ళికార్జునుడి దగ్గరకెళ్ళి ఆయన దర్శనం చేసుకోని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మధ్యలోనే శ్రీశైలం వెళ్ళేటప్పుడు మధ్యలోనే సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటాము అక్కడ నుండి శ్రీశైలం డ్యాము దగ్గరికెళ్తాం డ్యాము దగ్గర అన్నీ విచారిచ్చుకుంటాము అన్నీ చూసుకుంటాము మళ్ళీ అక్కడ నుండి దేవాలయానికి వెళ్తాము దేవాలయ దర్శనాల్లో ఎంతమందో దేవుళ్ళుంటారు వాళ్ళందరిని చూసుకుంటూ ఆ స్వామిని దర్శనం చేసుకుంటాము తర్వాత తిరుపతెళ్తాము ఏడుకొండల ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకుంటాము దసరా దసరా నవరాత్రులప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వెంకటేశ్వర స్వామికి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటాము ఏడు రోజులూ ఆయన వాహనాల సేవలు అందుకుంటాము ఆయన్ని బాగా దర్శనం చేసుకుంటాం క్యూ లైన్లో వెళ్తాము ఆయన్ని దర్శనం చేసుకుంటాము తలనీలాలు సమర్పించుకుంటాము లడ్డు తీసుకుంటాము రూముకొచ్చి ఆ లడ్డూ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తాము తర్వాత అలివేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం చూసుకుంటాము చుట్టుపక్కల ఊర్లన్నీ చూసుకుంటాము మళ్ళీ అక్కడ నుండి ఇదేంది

విజయవాడ దుర్గమ్మ దగ్గరికి కానీ కానిపాకం వినాయకుడి దగ్గిరికి వెళ్తాము మళ్ళీ అక్కడనుండి ఈ ఊరు మహాబలిపురం ఇది ఊరు చంద్రగిరి కోట వెళ్తాము చంద్రగిరి కోటలో ఆ చంద్రగిరి కోట దర్శనం చేసుకుంట అక్కడ నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి జులాజికల్ పార్కుకొస్తాము జులాజికల్ పార్క్లో అక్కడ అన్నీ జంతువులుని చూసుకుంటాము ఇంకా అక్కడ నుండి చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శనం చేసుకుంటా మళ్ళీ రైల్వే స్టేషన్కి చేరుకుంటాము మళ్ళీ అక్కడ నుండి మళ్ళా వేరే ఊరు బయల్దేరుతాము అన్నీ దేవాలయాలు చూసుకుంటూ చివరగా ఈయన శ్రీనివాస మంగాపురం చూసుకోని శ్రీనివాస మంగాపురంలో అక్కడ దర్శనం చేసుకోని మళ్ళీ అక్కడ నుండి వేరే ఊరు మళ్ళీ బయల్దేరుతాము శ్రీపురమెళ్తాము శ్రీపురంలో లక్ష్మీనారాయణి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము శ్రీపురంలో లక్ష్మీనారాయణ అమ్మవారిని దర్శనం చేసుకోని ఆవిడకు క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోని ఆవిడ ప్రసాదాన్ని లోపలికెళ్ళాలంటే ఆ దర్శనం చాలా కష్టం అక్కడ నుండి క్యూ లైన్లో వెళ్ళడం అంటే దగ్గర దగ్గర లోపల మూడు మైళ్ళు దర్శనం నడవాలి ఆ మూడు మైళ్ళు వెళ్ళినా ఆవిడ్ని దర్శనం చేసుకోని నిదానంగా మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది అక్కడ ప్రసాదాలు అందరూ జనాలందరూ ఉంటారు ప్రసాదాలు స్వీకరించి ఆ ప్రసాదాలు స్వీకరించినాక మళ్ళీ ఆ దేవాలయంలో ఒక గంట సేపు కూర్చుంటాం ఒక గంట సేపు కుర్చోని మళ్ళీ దర్శనం అయిపొయినాక నిదానంగా బయటికి వస్తాము అక్కడ నుండి మధ్యలో దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలన్నీ దర్శనం చేసుకుంటాము మాకు నచ్చిన దేవుళ్ళ దగ్గరికెళ్ళి మేము కొన్ని కోరికలు మొక్కుబడులు చెల్లించుకుంటాము ఆ మొక్కుబడులు కోరికలు చెప్పుకోని నివేదించుకోని మళ్ళీ బయటికి వస్తాము పిల్లలకి కావాల్సినవి కొనిపెడతాము అన్నీ ఆ బజార్ మొత్తం బొమ్మల్తో కాని దేవుడు సామాన్తో కాని నిండి ఉంటుంది ఆ బొమ్మలన్నీ దర్శనం చూసుకుంటూ ఆ బొమ్మలన్నీ దర్శనం చేసుకుంటూ చూసుకోని చల్లగా స్టేషన్కి వచ్చి స్టేషన్లో స్టేషన్లో బండెక్కి ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటాము ఇదే మా హిందూ మత సాంప్రదాయం ఆ సంప్రదాయాన్ని మేము పాటిస్తాము మా పద్ధతులని ఆచ ఆచారాల్ని పాటిస్తాము